భారతీయ ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతం అత్యంత క్రింది స్థాయిలో ఉంది కొన్ని ముఖ్యమైన సవాళ్ళు మరియు అవకాశాలు కూడా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే రోజుదారు అవకాశాలు మరోసారి ప్రభుత్వం ఉద్యోగుల సృష్టి వేతనాల పెంపొందించే సాధ్యత నిర్మాణం జరుగుతుంది ఆధారింపు నిండాలని అనేక కుందులు అభ్యర్థులు కూడా కావాలి దీనికి అండ్ బడ్జెట్ ప్రభావం బడ్జెట్ ప్రభావంలో ముఖ్యంగా దీని నియంత్రణతో ఉద్యోగ మార్కెట్ సామర్ధ్యం పెరగాలి లేకపోతే కార్యకలాపాల విస్తృతి నిర్ణయాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది నవోదయ మార్కెట్ స్టార్టప్ కంపెనీలో మరియు ప్రస్తుత సంస్థలు అధికారిక సహచర్య చేసే ప్రయత్నాలు మార్కెటిక్ని అధునీకరించడంలో గమనించడం అత్యంత ముఖ్యం అదేవిధంగా తరబడిలో లోను స్థితి బడ్జెట్కి ఆధిపత్యం లైక్ వ్యవసాయ ఆర్థిక స్థితి మరియు బ్యాంకుల్లో కొన్ని నెలలు తరబడి వ్యతిరేక ప్రభావాలు ఉంటాయి కదా దానికి సంబంధించి ఇంకా ఎక్కువగా మనకు ఉంటుంది ఈస్ అలాగే స్ స్థాయితీ పరిశీలన స్థాయితీ పరిశీలన కూడా మనకి ప్రాథమికంగా మనం గమనించుకున్నట్లయితే ఆర్థిక స్థితి కానీ లేదంటే ప్రస్తుత స్థితిని కానీ మనం అంచనా చేయడం జరుగుతుంది ఇది మెయిన్ అత్యంత ప్రాముఖ్యమైనది ఇది అనేకమైన సవాళ్ళను పరిష్కరించడంతోనే పోతుంది అని మనము అనుకోకూడదు దీనివల్ల ఆర్థికంగా కొన్ని అంశాలు మీద కూడా మనము నియంత్రణ అనేది ఒకటి పెట్టవలసి ఉంటుంది మెయిన్గా మన భారతీయ ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతానికి అనేక రకమైన అవకాశాలను కొన్ని కోల్పోతుంది అదే విధంగా కొన్ని సవాళ్ళను కూడా ఇది ఎదుర్కోవడం అనేది జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రోజు దారుల్లో అభావం అనమాట రోజు దారుల అభావం అంటే ప్రముఖమైన ఉద్యోగ శాఖలలో రోజువారి ఆదాయం అభావం ఉండిపోతున్నట్లు మనం ఇది చూ సూచిస్తూ ఉంద సూచిస్తూ ఉంటూ ఉంది అనమాట కొన్ని వచ్చేసి అనుమతులు పొందడం కష్టం అనమాట అంటే ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నట్లయితే వ్యవసాయం ద్వారా కానీ మరియు నిర్మాణాల సంస్థలో అనుమతులు పొందడంలో చాలా కష్టంగా మారుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనం జరుగుతున్న ఇటు చూసుకున్నట్లయితే అదేవిధంగా ఆర్థిక స్థితిలో కూడా అంటే ఆర్థిక స్థితిలో అస్థిరతతవత్త అస్థిరత అస్థిరత అంటే ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మన రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అర్థదార ఉన్నప్పటికీ అంటే విభజనలు కానీ వ్యవసాయ సమస్యలు కానీ విద్యుత్ అధికారం కానీ ఇతర వ్యాయువ్వా అడ్డాలు కానీ కారణంగా అర్థిక స్థితిలో అస్థిరత అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా మనకి రుణమనేది పొందడం చాలా కష్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి లోన్లు పొందడం ఎంత కష్టమో మనము చూస్తున్నాం కదా ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో అలాగే వీళ్ళు ఏంటంటే అభ్యస్థలు సృష్టించుకుంటారు అనమాట ఎక్కువ రుణాన్ని వీళ్ళు పొందలేకపోవడం అనేది ఇక్కడ మనం చూడవచ్చును అదేవిధంగా ఆర్థిక అంచనా ఆర్థిక అంచనా అంటే సామాజికంగా ఇప్పుడు సమాజంలో చూసుకున్నట్లయితే అభివృద్ధిపైనే ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుందనమాట ఈ వీళ్ళు కూడా ఏంటంటే ఆర్థిక సమస్యలు కానీ నిధులు లేకపోవడం కానీ అలాగే వ్యవసాయంలో ప్రతిష్ట సమస్యలు ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అవి ఎదుర్కోవడం కానీ ఇలాంటి అనేక సవాళ్ళను ఇది ఎదుర్కొంటూ ఉంటుందనమాట ఎవరు మన ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారత ఉద్యోగం యొక్క మార్కెట్ అనేది చాలా సవాళ్ళను ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అనేక ప్రతి స్థానాలను కూడా సరిచూడడం ఇది చాలా అత్యంత ముఖ్యమైనది అనమాట సో ఈ ముఖ్యమైన దాంట్లో మనం ఎక్కువ ఏమి చేస్తున్నాం అంటే మన ఆదాయాన్ని రోజువారీ ఆదాయంలో కాకుండా బడ్జెట్ని ప్రభావితం చేసే ఆధారం ద్వారా అంటే బడ్జెట్ నియంత్రణలో లైక్ రుణాలు మాఫీలు కానీ లేదంటే రుణాల మీద ప్రమాణాలు కానీ ఉద్యుత్ అంటే ఉద్యోగ మార్కెట్ స్థాయిలో ఏంటంటే నిర్ణయాల మీదే ఇది ఎక్కువగా ప్రభావితం అయి ఉంటుంది అనమాట అలాగే బాంధవ్యం బాంధవ్యం మరియు రుణాలు సమస్యలు అసమర్ధత అధికార ఆర్థిక సమస్యలు రుణాలు రుణాలను చేర్పులు మార్పులు రుణాలు ముఖ్యంగా సమస్యలుగా వీటిని మనం పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా తరబడిన నిర్ణయాలు సంస్థల్లో కొన్ని నిర్ణయాలు తాకుతూ ఉంటాయి అనమాట అవి వ్యయాలు కట్టడానికి ప్రతిష్టాత్మకంగా కనిపిస్తాయి అనమాట సో గ్రహకాయక చర్యత్తులు అంటే గ్రహకాయకులు అంటే వీటి ధరలను పరిశీలించుకోవడం మరియు వాళ్ళ సేవలను పెంచేందుకు ఉత్సాహంగా పెంపొందించవల్సిన సందర్భంగా ఉద్యోగ మార్కెట్ అనుసంధానం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే తరబడిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యయాలు గడపడానికి కనీ ప్రతిష్టాత్మకతంగా మనకవి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ సవాళ్ళు అనేది మనం పరిష్కరించుకోవడం మరియు సరిపోతుండడంగా మెయిన్ ప్రధానంగా ఈ ప్రభుత్వ సంస్థలు మన ఉద్యోగులకి పరస్పర సహాయం చేసుకుంటూ రావచ్చును ధన్యవాదాలు